నేను వ్యక్తిగత అనుభవాలను పంచుకోలేను కానీ భక్తులు తమ మతపరమైన యాత్రలలో అనుభవించే ముఖ్యమైన అంశాలు వివరించగలను ఉదాహరణకు తిరుమల తిరుపతి యాత్ర లేదా కాశీ యాత్ర అనుభవాన్ని వివరించాను తిరుమల తిరుపతి యాత్ర అనుభవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో పవిత్రమైన అనుభూతి నేను ఒక భక్తురాలునిగా అనుభవించినట్లు వివరిస్తాను ప్రస్తానం ఇంకా ప్రయాణం నాకు చిన్నప్పటినుంచి తిరుమల వెళ్ళాలని కోరిక చివరికి ఆ అవకాశం లభించినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేశాం రైలు ద్వారా తిరుపతి చేరుకుని అక్కడ నుంచి కారు ద్వారా తిరుమల వెళ్ళాం కొండ ప్రాంతం కావడంతో దారిలో ప్రకృతి అందాలు సరఫలమైన మార్గాలు అద్వితయంగా అనిపించాయి ఆలయం ప్రవేశం ఒక క్యూ లైన్లో తిరుమల చేరుకున్నాక ముందుగా కొండ మీద ఉన్నా కాటేజిలో బస్సు ఏర్పాటు చేసుకున్నాం తర్వాత సర్వదర్శనం కోసం క్యూ లైన్లో నిలిచాం వేలాది మంది భక్తులు భక్తిభావంతో నడుచుకుంటూ పోతుంటే ఆ పరిసర వాతావరణం ఎంతో అద్మత్యంగా అనిపించింది స్వామివారి దర్శనం దీర్ఘ సమయం వేచి ఉండిన తర్వాత చివరికి గర్భ గుడిలో ప్రవేశించాం అప్పటి వరకు శ్రద్ధగా భోజనాలు భజనలు పాడుకుంటూ వేచిపోయాం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించగానే మనసు ప్రశాంతంగా పవిత్రంగా మారిపోయింది కేవలం కొన్ని నిమిషాల పాటు ప మాత్రమే దర్శనం లభించినప్పటికీ ఆ క్షణం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇచ్చింది ప్రసాదం ఇంకా ఇతర దర్శనాలు దర్శనం అనంతరం లడ్డు ప్రసాదం తీసుకున్నాం